నమస్కారం అండి ఏమి కావాలండి వచ్చింది అండి

చాలా బాగుంటుంది అండి ఇది ఫోను మీకు మీరు వాడతారా అండి మీకు అయితే ఇది చాలా బాగుంటుంది అండి అండ్ ఈ మధ్య కొత్తగా వచ్చింది దాంట్లో ప్రాసెసరు అన్నీ బాగుంటాయి మీరు మామూలుగా దేనికి అండి మా ఓన్లీ ఫోన్ కాల్స్కి అలాంటి వీటికేనా అంతే అండి అయితే సరే అండి సరిపోతుంది అండి మీకు అది మీకు వచ్చి ఫోర్ జీబి సిక్స్టీ ఫోర్ జీబి అంటే నా ఫోర్ జీబి ఏమో ర్యామ్ ఉంటుంది సిక్స్టీ ఫోర్ జీబి అంటే దాంట్లో ఫోటోలు వీడియోలు దాచుకోవడానికి కావాల్సిన స్టోరేజ్ అది సిక్స్టీ ఫోర్ జీబి ఉంటుంది అంటే మీకు ఎలా చెప్పాలంటే అరవై నాలుగు సినిమాలు దాచుకునే అంత చోటు ఉంటుంది అండి దాంట్లో అయితే మీకు అది సరిపోతుందా అంటే సరిపోద్ది కాకపోతే మీరు నన్ను అడిగితే నూ నూట ఇరవై ఎనిమిది జీబి ఉన్నది తీసుకోవడం మంచిది దాంట్లో రెండు ఉన్నాయి అరవై నాలుగు ఉంది నూట ఇరవై ఎనిమిది ఉంది అరవై నాలుగు వచ్చేసరికి మీకు పదిహేను వేల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే పదహారు వేలు పడుతుంది దానికి ఇంకొక వెయ్యి పెరిగి పదిహేడు వేలు పడుతుంది అండి పదిహేడు వేలు అండి అంటే ఇది రేట్ ఎక్కువనే కానీయండి బాగుంటుంది అండి డిస్ప్లే కూడా మీకు ఫోర్ ఎల్ఈడీ డిస్ప్లే అంటే చూసేవి చాలా స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట కళ్ళుకు ఎఫెక్ట్ అవ్వకుండా చాలా బాగుంటుంది అండి నిజంగా చూసినంత అలా కెమెరాలు కెమెరా కూడా మీకు మంచిది అండి స్టెబిలైజేషన్కి వస్తుంది వెనకాల ఏమో ఫార్టీ ఎయిట్ ఎంపీ అండి ఫోటోలు చాలా బాగా వస్తాయి వెనకాల అది మీరు వీడియో కాల్ అంటున్నారు కాబట్టి వీడియో కాల్ కూడా చాలా బాగుంటుంది ఇదేమో సిక్స్టీన్ ఎంపీ కెమరా అండి ముందు అంటే ముందేమో సిక్స్టీన్ ఎంపీ కెమరా వెనక ఏమో నలభై ఎనిమిది ఇంకా ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ అది ఉందండి అంటే టూ అంటే మైక్రో ఫోటోస్ తీసుకోవడానికి కట్టా పనికి వస్తుంది అది పెద్ద యూజ్ అవ్వదు కానీ ఫార్టీ ఎయిట్ ఎంపియే మెయిన్ కెమరా అది బాగా పని చేస్తుంది అది అదెన్ రియల్మీ కదండి ఇంకా చాలా బాగా ఫోటోలు కట్టా తీస్తుంది ఫైవ్ జీ కాబట్టి మీకు ఫోన్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది

సరే అయితే పదహారు వేలు తీసుకుంటారా పదిహేడు వేలది తీసుకుంటారా పదిహేడు వేలు సరే అండి అయితే సరే అండి ఇదిగోండి మ్యాడమ్ బాక్సు అక్కడ బిల్ చేస్తారు సరే